ఇప్పటి రోజుల్లో సాంప్రదాయకంగా కాగితం మీద పెన్నుతో రాయడమే కాకుండా ల్యాప్టాప్ లేదా మొబైల్ టైప్ చేయడం మరింత ప్రాచుర్యం పొందింది టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల మనం ఎలా రాస్తాము ఏ విధంగా సమాచారాన్ని భద్రపరచుకుంటామో పూర్తిగా మర్చిపోయింది పూర్వం ఒకరికి లేఖ రాయాలంటే కాగితం పెన్ను మరింత సమయం అవసరమయ్యేది కానీ ఇప్పుడు మెసేజ్లు ఈమెయిల్ డిజిటల్ నోట్ప్యాడ్లు వచ్చాక హస్తలేఖనం కొంతవరకు తగ్గిపోయింది ఇటీవల కాలంలో విద్యార్థులు ఉద్యోగస్తులు రచయితలు మరియు ఇతరుల ల్యాప్టాప్లు ట్యాబ్లెట్ మరియు మొబైల్ ఫోన్లో టైప్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా వేగంగా టైప్ చేయడం సులభంగా దిద్దుబాటు చేసుకోవడం డేటాను నిల్వ చేసుకోవడం షేర్ చేసుకోవడం వంటి ప్రయోజనాలు వల్ల టైప్ చేయడమే ఎక్కువగా ఉపయోగించబడుతోంది ఒకసారి లిఖితం పూర్తి అయిన తర్వాత ఎడిట్ చేయడం మళ్ళీ ముద్రించడం కాగితం మీద రాసే విధానంతో పోలిస్తే చాలా సులభం అయితే టెక్నాలజీ వల్ల రచన మరిచిపోవడం అనే విషయం కొంతవరకు నిజమే హస్తలేఖనాన్ని అనుసరించే అలవాటు తగ్గిపోయింది దీనివల్ల మన మెదడు పరిణామం సృజనాత్మకత ప్రభావితం అవ్వవచ్చు చిన్నప్పుడు పిల్లల అక్షరాలను పెన్నుతో రాస్తే వారి హస్తక్షర నైపుణ్యం మెరుగు అవుతుంది కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఎక్కువగా ట్యాబ్లెట్లు కంప్యూటర్లను ఉపయోగిస్తుండటంతో హస్తలేఖనం సామర్థ్యం తగ్గిపోతోంది టెక్నాలజీల వల్ల రచన మారినప్పటికీ కొన్ని ముఖ్యమైన విషయాల్లో మానియ స్పర్శ అవసరమే ఉదాహరణకు ఒక వ్యక్తిగతమైన లేఖను చేతితో రాయడం ఎంతో భాగోద్వేగమైన కలిగించింది అలాగే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి చేతితో రాసినప్పుడు మన మెదడు ఎక్కువగా దానిని గుర్తించుకోగలుగుతుంది టైప్ చేయడాన్ని పోలిస్తే అలాగే డిజిటల్ రచనల్లో ప్లాగరిజం కాపీ రైటింగ్ సమస్యలు పెరిగాయి పాత రోజుల్లో ఒక రచనను చేతితో రాస్తే అది చాలా వ్యక్తిగతమైనది ఉండేది కానీ ఇప్పుడు కేవలం కాపీ పేస్ట్ ద్వారా ఎంతోమంది ఒకే విధంగా రచనలు చేయగలుగుతున్నారు ఇది అసలు రచనతాత్వకంగా తగ్గించగలదు ఇవన్నీ చూసినప్పుడు టెక్నాలజీ రచనను పూర్తిగా మర్చి మార్చేసినప్పటికీ హస్తలేఖనం కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉంది టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ అవసరమైనప్పుడు చేతితో రాయడాన్ని కూడా అలవాటు చేసుకోవడం ఉత్తమమైన మార్గం దీనివల్ల కొత్త తరం పాత విధానలను మర్చిపోకుండా రచనల్లో సృజనాత్మకంగా కొనసాగుతుంది అయితే ఈ మార్పులు కొంతవరకు చేతితో రాయడాన్ని తగ్గించేశాయి గతంలో లేఖ రాయడం ద్వారా వ్యక్తిగత అనుబందాన్ని వ్యక్తపరిచేవారు కానీ ఇప్పుడు వాట్సాప్ ఈమెయిల్ ద్వారా వేగంగా సందేశాన్ని పంపే అలవాటు ఏర్పడింది ఇది రాయడాన్ని మరింత డిజిటల్గా మార్చినప్పటికీ చేతితో రాయడమే ఉండే భాగోద్వేగం కొంత మేరకు తగ్గిపోయింది టెక్నాలజీ ద్వారా వ్రాసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా తక్కువ సమయంలోనే విస్తరించగలుగుతున్నాయి కానీ దీని మనం చేతితో రాయడాన్ని మర్చిపోతున్నాం ఇది నెమ్మదిగా మన సంస్కృతి మార్పుని దారితీస్తోంది మొత్తానికి హస్తలేఖనంలో ఉండే ప్రత్యేకతను మర్చిపోకుండా టెక్నాలజీ ఉపయోగించక పోవడమే కాక చేతితో వ్రాయడం కూడా అలవాటు చేసుకుంటే మనం రెండు ప్రయోజనాలకు పొందగలుగుతాము టెక్నాలజీ వల్ల వ్రాయడంలో వేగం పెరిగనప్పటికీ చేతితో రాయడం ద్వారా మన సృజనాత్మకత మెదస్సు మరింత మెరుగవుతుంటాయి అందుకే డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ వ్రాయడం అనే కళను సజీవంగా ఉంచుకోవడం మన బాధ్యత